హలో ఇది మా పెట్కి హెయిర్ గ్రోత్ చాలా అవుతుంది అండి ఎట్లా తగ్గించాలి ఏదైనా హెయిర్ కట్స్ ఉన్నాయా కొంచెం చిన్నగా కావాలి ఇంకొకటి డాండ్రఫ్ కూడా ఎక్కువవుతుంది హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది లేదండి అది ఒక్కటే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి

ఓకే అండి

ఓకే అండి అంటే పెట్ కొంచెం చిన్నగా ఉంది కదా దానికి సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం ఉండవు కదండీ సిక్స్ మంత్స్ అట్లా ఉంటుంది లేదండి కొంచెం ఫుడ్డు కూడా కొంచెం తక్కువ తీసుకుంటుంది అంతే ఓకే

నార్మల్గా అంటే అది ఎక్కువ కర్డ్ రైస్ ఇంకా బిస్కెట్స్ ఎక్కువ తింటుంది అండి ఓకే అండి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను